హలో నిత్య మన స్టేట్లో ఏమేమి ఇస్తున్నారు ఫ్రీగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ల్లో అయితే ఇంటర్లో అయితే అమ్మవడి అవన్నీ కూడా ఇస్తున్నారు కదా నిత్య విద్యా దీవెన వసతి దీవెన

మళ్ళీ పెద్ద వాళ్ళ కంతా రుణమాఫీ చేస్తున్నారు కదా అమ్మ వాళ్ళకి అలాగా మళ్ళీ ఇంకా పెద్ద సిక్స్టీ యబో ఉన్నవాళ్ళకి పింఛన్లు అవన్నీ కూడా ఇస్తున్నారు కదా మన గవర్నమెంట్ ఇంకేమేమి ఇస్తోంది స్టేట్ గవర్నమెంటు రైతు భరోసా మళ్ళీ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళకి కూడా జగనన్న చేదోడు అనీ ఇస్తున్నాడు కదా ఇంకా ఇంకేమెమీ ఇస్తున్నారు చెప్పూ స్కూల్ పిల్లలకి ఫుడ్ పెడుతున్నారు బుక్స్ యూనిఫార్మ్స్ అన్ని కూడా ఇస్తున్నారు కదా

బ్యాగ్స్ షూషు

ఇంకా సరే నిత్యా